హలో గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి మారుతి మోటర్స్ అవునా సార్ ఏ టైంకి అయింది సార్ అంటే మీరు డ్రైవింగ్లో ఉండగా అలా అయిందా లేదంటే సడన్గా స్టార్ట్ చేసేటప్పుడే అయిందా సార్ ఓకే అంతకముందు మీరు ఏదైనా లాంగ్ జర్నీ కానీ ఫుల్ ఒక థౌజండ్ కిలోమీటర్స్ అలా వెళ్ళి వచ్చారా సార్ ఏమైన్నా అంటే ఓన్లీ వన్ వన్ అవర్ గ్యాప్ లోనే అవట్లేదా సార్ హ అంటే మీరు జర్నీ చేసే టైంలో ఏదైనా వెహికల్కి వేరే తాకి లేదంటే సడన్గా పెట్రోల్ అయిపోవడం లాంటివి అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా సార్ ఆ హా ఓకే సార్ మీరు ఎక్కడుంటారు సార్ ఇప్పుడు ఓకే సార్ మా ఓకే సార్ పికఅప్ అండ్ డ్రాప్ సర్వీస్ సెంటర్ మా షాప్ నుంచి మేము వస్తాం సార్ దాన్ని తీసుకొచ్చేస్తాం సార్ ఫస్ట్ మా మెకానిక్ వచ్చి అక్కడ చూస్తారు సార్ చూసి సిచ్యువేషన్స్ని బట్టి అక్కడ ఏమన్నా చేయగలుగుతామంటే అక్కడే చేసేస్తాం ఇంక లేదు తీసుకురావాలి షోరూమ్కి అంటే ఆ సిచ్యువేషన్స్ని బట్టి తీసుకొస్తాం సార్ అంటే మీ వెహికల్ ఏంటి సార్ ఏ మోడల్ మారుతీ సుజుకి అంటే అది మీకు బ్రాండెడ్ కావాలంటే కొంచెం ఈజీగా ఖర్చ్ అవుతుంది సార్ ఆల్మోస్ట్ ఒక పదిహేను వేల రూపాయల వరకు ఖ ఖర్చు అవుతుంది సార్ సార్ చెప్తున్నాను కదా సార్ మార్కెసస్కి బ్రాండెడ్ కావాలంటే ఫిఫ్టీన్ థౌజండ్ కంపల్సరీ అవుతుంది సార్ లేదంటే మీరు అంటే సార్ ఇప్పుడు ఇది షోరూమ్ నుంచి కదా సార్ మీరు బయట చేయించారనుకుంటే బయట అంటే తెలుసు కదా సార్ సెకెండ్ క్వాలిటీ వేసేస్తారు అంటే సార్ ప్రజెంట్ అయితే మన దగ్గర ఇది మీరు అన్నట్టు గచ్చిబౌలి ఏరియా ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు స్టాక్ అవైలబిటీ లేదు సార్ పక్క ముంబై నుంచి తప్పించాలి సార్ అది కాస్ట్ అయితే సార్ ట్రావెలింగ్ కాస్ట్ అవి అవుతున్నాయి సార్ సార్ హలో మీ థర్టీన్ థర్టీన్ థౌజండ్ వరకు ఇవ్వగలుగుతం సార్ మేము మీకు మళ్ళీ పుల్ పుల్లింగ్ కాస్ట్ అవి ఇవి అన్నీ కలిపి మాతోనే వస్తుంది సార్ మెకానిక్ చార్జెస్ అన్ని కలిపి ఆ ఎక్స్ట్రా చార్జెస్ ఏముండవ్ సార్ మొత్తం మేమె చూసుకుంటాం థర్టీన్ థౌజండ్తో అయిపోతుంది సార్ సరే సార్ థ్యాంక్యూ సార్ మళ్ళీ కాల్ చేస్తాను